నేను షాప్ కెళ్ళి శారీస్ కి తగినటువంటి మ్యాచ్ గా ఉండే బ్యాంగిల్స్ కొనాలనుకొని వెళ్ళానండి అక్కడికెళ్ళి నా సారీస్ కి బ్యాంగిల్స్ అయితే గాజులు అయితే నాకు మ్యాచ్ అవుతుందో ఆ గాజులు కొనుక్కోవడానికి నేను అక్కడికి వెళ్ళి ఆ కలర్స్ అన్నీ కూడా శారీస్ కి డిజైన్ ఏదైతే బాగా మ్యాచ్ అవుతుందో ఆ గాజులు కొనడానికి వెళ్ళాను అక్కడికెళ్ళి తీరా ఒక నాలుగు ఐదు డజన్లు గాజులు కొన్నాను ఆ గాజులు తీసుకొచ్చాను ఇంటికి తీసుకొచ్చి ఒక ఒకరోజు వాడినాను ఆ గాజులు ఎందుకో చాలా బాగా పగిలిపోతున్నాయండి ఎందుకంటే అతుకుల దగ్గర చాలా పెలుసుగా ఉంది క్వాలిటీ కూడా తక్కువగా ఉన్నట్టుంది ఆ గాజులనేది చూడ్డానికి అక్కడేమో డిజైన్ బాగుంది కలర్ బాగుంది శ్యారీ కి మ్యాచ్ అయినట్టు కనపడింది కానీ అక్కడ క్వాలిటీ ఇంటికి వచ్చి అది యూస్ చేస్తా ఉంటే సింపుల్ గానే పగిలిపోతా ఉంది రోజురోజుకి అది పగిలిపోతా ఉంది కాబట్టి ఆ గాజులనేటివి బాగలేదనుకోని మళ్ళీ తీసుకోకూడదనుకున్నాను ఆ గాజులైతే బాగలేదండి